హలో చెప్పండి ఎవరు ఏరూమ్ కావాలి ఎన్ని రూమ్లు కావాలి ఓకే ఉన్నాయి అ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సార్ వాటర్ ఫెసిలిటీ అండ్ కరెంట్ అన్నీ ఉన్నాయి మీకు ఉంటే చెప్పండి మా సర్వెంట్లను పంపిస్తాము సార్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వస్తాయి హాట్ వాటర్ సప్లై లేదు సార్ ఈ రోజు వర్కర్ రాలేదు నేను బయట నుంచి పంపిస్తాను వర్కర్ని కొద్దిగ టైమ్ పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మేము ఫోన్ చేసి చెపుతాం అండి ఇంక ఏమైనా ఉన్నాయా అవుట్సైడ్ వాళ్ళు లేరు రావాడానికి రాదు ఓన్లీ మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలో ఉంటుంది టైమింగ్స్ సెవెన్ లోపు బంద్ చేస్తాం లైట్లు క్లీన్ చేయిస్తాము ఓన్లీ మీ ఫ్రెండ్స్కేగా ఉండేది వర్కర్స్ లేరు నేను మాట్లాడి పంపిస్తా ఈవినింగ్ వరకు అడ్జెస్ట్ చేసుకోగలుగుతారా ఒక వన్ అవర్ ఓకే